మీ హోటల్లో నెలరోజులు ఉందామనుకుంటున్నామండి ఒక ప్రాజెక్ట్ చేశాము ప్రాజెక్టు గురించి నాలుగు రోజులు ఉందామని అనుకుంటున్నాము ముగ్గురం ఉంటామండి తీసుకొచ్చామండి చెప్పండి చెప్పండి

సరేనండి చెప్పండి సరేనండి సరేనండి మ మేము హోటల్కి వస్తామండీ అయితే మీరు చెప్పినవన్నీ మాకు పర్వాలేదండి హోటల్కి వస్తామండీ అయితే ప్రూఫ్ తీసుకొచ్చానండి పెడతానండి మీరు మీరు చెప్పినవన్నీ అర్థమైందండి సరే వస్తామండీ అయితే సరేనండి